నేను స్నేహితులతో మరియు ఇతర బృందాలతో బైక్ ట్రిప్లకు వెళ్తాను నేను ట్రిప్ను ప్లాన్ చేయడానికి మరియు సిద్ధం చేయడానికి కొన్ని దశలను అనుసరిస్తాను ట్రిప్ యొక్క లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకుంటాను నేను ఒకరోజు లేదా అనేక రోజులు ట్రిప్లను కోరుకొని దానికి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను మరియు ఏ రకమైన బైకింగ్ను తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుంటాను ట్రిప్ కోసం ప్రణాళికను రూపొందించడానికి నేను ఎక్కడికి ప్రయాణిస్తున్నాను ఎన్ని మైళ్ళు లేదా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలను అని ముందుగానే నిర్ణయించుకుంటాను అదేవిధంగా అక్కడ ఎలాంటి భోజనం మరియు నీటిని తీసుకెళ్ళాలని ముందుగానే చూసుకుంటాను ఎక్కడ నిద్రించాలి అనేది కూడా దృష్టిలో ఉంచుకుంటాను నా బైక్ను తయారు చేయడానికి నా బైక్ సరైన టైర్లు బ్రేకులు మరియు ట్రాన్స్మిషన్ ఉన్నాయా అని నిర్ధారించుకుని నేను ఏదైనా మరమ్మత్తులు పనులను చేయవలసి ఉంటే దాన్ని వెంటనే చేయించేస్తాను నా శరీరం శారీరకంగా సిద్ధంగా ఉన్నాను నా అనడానికి నేను ట్రిప్కు ముందు కొన్ని వారాలు బైక్పై ఎక్కువగా కూర్చొని నా కండరాలను బలంగా మరియు నా శరీరాన్ని బైకింగ్కు అలవాటు పడేలా చేసుకుంటాను బిజీ షెడ్యూల్తో సమయాన్ని వెచ్చించడానికి నాకు కొన్ని చిట్కాలు ఉన్నాయి నేను ప్రతిరోజును ముందుగానే ప్లాన్ చేసుకుంటాను నేను ఏమి చేయాలనుకుంటున్నానో మరియు నాకు ఎంత సమయం ఉందో తెలుసుకోవడానికి అది నాకు ఎంతగానో సహాయపడుతుంది చిన్న చిన్న సమయాన్ని వృధా చేయకుండా నేను ఏం చేస్తున్నా దానిలో పూర్తిగా మునిగిపోతాను నో చెప్పడానికి నేర్చుకుంటాను నేను చాలా ఉన్నప్పుడు ప్రతిదానికి ఒప్పుకోలేను సహాయం కోసం అడగడానికి మరియు చేయలేని విషయాలను ఇతరులకు అప్పగించడానికి భయపడను నేను ఈ చిట్కాలను అనుసరించే బిజీ షెడ్యూళ్ళలో సైతం నేను విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆనందించడానికి సమయాన్ని కనుగొనగలను